విదేశాలతో పోలిస్తే మనా మన దేశంలున్న ఆరోగ్య వ్యవస్థ చాలా మెరుగ్గానే ఉంటుంది అందరికీ అందుబాటులో అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది అదే విదేశాలలో పోల్చుకుంటే ఏదన్నా ఒక సర్జరీ జరగడానికి నెల నుంచి రెండు నెలల ముందల అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అదే మన దేశంలో వితిన్ వన్ వీక్లో మనకి సర్జరీ అన్నది అపాయింట్మెంట్ అయి బుక్ అవుతుంది సర్జరీ కూడా పూర్తి అవుతుంది చాలా మెరుగైన చికిత్సను మనం మన దేశంలో చూడవచ్చు నా దగ్గర ఇంటి దగ్గర ఉన్న క్లినిక్స్ కూడా మంచిగానే ఉంటాయి